హలో

అవును ఎవరు అవును మ్యూజియందా

ఏంటి ఏంటి ఏంటమ్మా ఉంటాయి ఉంటాయండి

చాలా చాలా మోడల్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి ఉంటాయి ఉంటాయి ఆంధ్ర ప్రదేష్కి సంబంధించినవి అంటే సంక్రాంతి ఫెస్టివల్ అండి చాలా గొప్పగా చే చేస్తారు ఇక్కడ అవును అవునండి అవును అవును అవును అవును కోళ్ళ పందాలు అన్నీ ఉంటాయి ఆ సంక్రాంతి వెళ్ళినా మంచిగా ఉంటుంది అన్ని ఉంటాయండి అన్ని ఉంటాయి మ్యూజియం టైమింగ్స్ మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వర్కింగ్ డేసు మండే టు సాటర్డే సండే హాలిడే రేపు ఓపెనయి ఉంటుంది

గైడ్స్ అందరు ఉంటారు ఓకే సరే సరే ఆ రేపు రామ్మా